నేను నా కెమెరాతో ప్రకృతిని ఫోటోలు తీస్తాను ప్రకృతిలో ఉన్న పక్షులు చెట్లు అనేక రకాల పువ్వులు వంటి ఫోటోలను తీస్తాను నాకు అలాంటి ప్రకృతి ఫోటోలను తీయడం అంటే ఎంతో ఇష్టం ఇలా ప్రకృతిలో ఉన్న వాటిని ఫోటోలు తీయడం ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రకృతిలో సన్నివేశాలను నా కెమెరాలో బంధిస్తాను అలాగే సహజమైన చిన్నపిల్లల చిరునవ్వులను ఫోటోలు తీయడం అంటే నాకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాంటి చిన్నపిల్లల నవ్వులను ఫోటోలు తీస్తూ ఎంతో సంతోషిస్తాను